మా ప్రాంతంలో ఉంటే ఓన్లీ ఎన్ఎం నర్సింగ్ వాళ్ళది మాత్రమే ఉన్నది పట్టణానికే వెళ్తాం ప్రాంతంలో ఏముండవ్ పట్టణానికే వెళ్ళి అక్కడనే ఆరోగ్య సౌకర్యాలన్నీ తీసుకుంటాము ఎందుకంటే ఇక్కడ చిన్న చిన్న మామూలుగా జలుబు దగ్గు మాములుగా ఉంటే ఫీవర్ వాటికి మాత్రమే చికిత్స ఉంటుంది యా త జ్వరం తగ్గకుండా ఉంటే బాగా నీరసంగా ఏదన్నా ఇట్ల మలేరియా వచ్చింది అనుకున్నా అలాంటి ఫీవర్లు వచ్చినప్పుడు ఏదన్నా కాలో ఏది అయినా కానీ ఇంక పట్టణానికి వెళ్ళాల్సి వస్తుంది సిటీకే ఇక్కడేమి ఎక్కువ సౌకర్యాలు ఉండవు ఓన్లీ పిహెచ్ సెంటర్ ఒక్కటే ఉంటుంది అదే ఓన్లీ వీక్లో వన్ డే ఉంటుంది ఇట్టా ట్యాబ్లెట్స్ ఇస్తారు ఆశా వర్కర్సు కానీ అది పనిచేయకుంటుంటే సిటీకి వెళ్ళాల్సి వస్తుంది అక్కడిగ హాస్పిటల్లో ఫీజ్ కట్టుకొని సిటీలా పట్టణంలో గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నది అక్కడకెళ్ళి చూయించుకుంటారు అందరెక్కువగా అక్కడకెళ్తే బానే ఉంటుంది ఫీజుండదు టెస్ట్ తీస్తారు ట్యాబ్లెట్స్ ఇస్తరు స్కానింగ్ అవసరముంటే స్కానింగ్ తీస్తారు ఫ్రీగా మందులు గానీ అన్నీ ఫ్రీగనే ఇస్తరు ఒకేలా మనం అడ్మిట్ అయినా గానీ ఫుడ్ కూడా వొస్తుంది అందులోనే ఫ్రూ ఫుడ్ ఇస్తరు ఎగ్ ఇస్తరు బానే ఉంటుంది అక్కడ గూడా డబ్బు లేకుండా ఉన్న వాళ్ళు గూడా ఆడ చూ పట్టణంలో చూయించుకోవచ్చు ఆడ గూడా సగం మంచిగనే ఉంటుంది బానే చేస్తరు ట్రీట్మెంట్ గూడా బాగుంటుంది